హలో డైరీ ఫామ్ ఓనర్ మీరేనా ఎన్ని ఇయర్స్ నుండి పెట్టారు

ఒక్క బర్రె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఆ ఆ

రోజు క్లీన్ చేస్తారా

వాటికి జ్వరం వస్తే ఏం చేస్తారు మరి

ఓకే అండి